నేను నా ఆరోగ్యాన్ని గమనించికోవడానికి స్మార్ట్ వాచ్నైతే వాడుతున్నాను అందులో నాకు చాలా ఉపయోగపడినవి ఏంటంటే హార్ట్ రేట్ ట్రాకింగ్ ఒకటి ఎస్పీఓటీ మానిటరింగ్ అండ్ వాటర్ రిమైండర్ కూడా నాకు చాలా ఉపయోగపడినని నేను ఎవ్రీ డే చెక్ చేసుకుంటూ దాని ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది నాకు స్మార్ట్ వాచ్చు అలాగే ఫూట్ రేట్ కూడా అండి ఎక్స్సైజ్ చేసుకున్నప్పుడు వాట్ మనమెంత ఎక్స్సైజ్ మన ఫ్యాట్ ఎంత బర్న్ అవుతుంది అనేది కూడా నాకు తెలుసుకోవడానికి ఈ వాచ్ అనేది నాకు చాలా ఉపయోగపడింది